నేను బయటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లోనే ఆ తోటలకు నీళ్లు పెట్టాలంటే నేను ఒక డ్రిప్ సిస్టంలాగా కొన్ని పైపులు తెచ్చుకొని చెట్టు మొదల్లో కొంచెం టాప్లు కత్తిరించి దానికి బిగించి చిన్న చిన్న హోల్స్లో బొట్లు బొట్లు పడేవిధంగా నేను రెడీ చేసుకుని మా యొక్క మోటార్కి కనెక్షన్ చేసిన అవేమవుతుందంటే మోటర్ వేసినప్పుడు అంతా నీళ్లు ఆ చెట్లు పోతా ఉంటాయి ఇది నేను లేకపోయినా కూడా ఇంట్లో వాళ్ళు ఎవరైనా మోటార్ వేసుకుంటే చాలు మా అమ్మ ఉంటుంది మా అమ్మకి చెప్పిన మోటర్ వేసుకుని నీళ్లు నువ్వు ట్యాంక్కి వేసుకో ఆటోమెటిక్గా చెట్లకు నీళ్లు పోతాయి ఆ విధంగా పోవాలి పోయే విధంగా ఒక డ్రిప్ సిస్టం లాగా ప్రతి ఒక చెట్టు మొదలకి నేను రెడీ చేసి ఆ విధంగా పెట్టుకున్నా కాబట్టి ఏది ఇబ్బంది లేకుండా నేను ఎక్కడికి వెళ్లిన నీరు అనేది చెట్లుకి వెళ్తాయి వాటిలో కావాల్సిన అన్ని తీసుకుంటాం